నాకు ఉద్యోగ సంబంధం లేని అభిరుచిలో ఆసక్తులు అంటే సాయంత్రం సమయంలో చెట్లకు మొక్కలకి నీళ్ళు నీళ్ళు పోయడము అలాగే కొద్దిసేపు అక్కడ కూర్చోవడము అట్లా నాకిష్టం మళ్ళీ నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టం అండి ఏంటంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు డోర్మ్యాట్స్ అట్లా ఇంకా ఏమైనా వేరే వేరే చిన్న చిన్నవి ఐటమ్స్ కుట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను డెకరేటివ్గా లేదంటే ఏదైన కుర్తాలు అట్లా క్రియేటివ్గా ఏదైనా కుట్టడం అట్లా నాకు చాలా ఇష్టమండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు నాకలాంటివి కూడా ఇష్టము ఇంకా బయట పిల్లలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం క ఇంకా లైబ్రరీలో బుక్స్ చదవడం కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడము ఏదైన్న నేర్చుకోడానికి కొత్తగా ఏమన్నా ఉంటే అట్లా వాటికి టైం స్పెండ్ చేయడం ఇంకా దేవుడికి పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టమండి ఎక్కువ సేపు అన్నీ స్తోత్రాలు చదువుతూ హ్యాప్పీగా అక్కడ స్పెండ్ చేయడం చాలా ఇష్టమండి